ఏండి రామారావుగారు ఉన్నారా అండి గొడౌన్కు వెళ్లారండి ఎప్పుడు వస్తారండి గంట పడద్దండి అంటే మాకు అదే ప్రతి నెలా మనకి సరుకులు మీరే ఇస్తారు అదే మీ మా మన మీ మార్కెట్ నుంచే ఇస్తారా అదేనండి బి బి శంకరం అని ఉంటుంది చూడండి సరుకులు అవి చెప్తానండి ఇంటికి డెలివరీ చేయాలండి అదే రామారావుగారు ఉన్నారేమో నాకు ఒక వన్ అండ్ వన్ అవరు టు అవర్స్లో పంపుతారండి అంటే కొంచెం ఊరికి బయలుదేరుతున్నాం అండి అంటే ఇంటి దగ్గర కొంచెం ఉంటారండి పెద్దవాళ్ళు ఉంటారు మరి వాళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదండీ సరుకులు మళ్ళీ మేము లేకపోతే మళ్ళీ ఇబ్బందవుద్దని చెప్పేసి కొంచెం

అదేనండి అదేనండి మనకీ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండీ ఆయిలు డబ్బా ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ క్యాన్స్ అండి అవున్నాయండి అవీ అదొకిటి పంపించండి అదొకిటినీ మనకి మనకీ మినప్పప్పు అండి ఒక కేజీ మనకి ఇ ఇడ్లీ నూక ఐదు కేజీలు ఉంటాయి కదండి మన కాటన్ దొరగారిదండి అది తీసుకురండి మనకి వచ్చేసి ఇంకా పెసలండి పెసలు ఒక ఒక కేజీ కేజి పంపించండి అడి ఒకటీ బొబ్బర్లు అండి బొబ్బర్లు కూడా ఒక అరకేజీ పంపించండి సరిపోద్దండి అది ఒకిటి మనకి ఒక వేరుశెనగగుళ్ళొచ్చేసి ఒక రెండు కేజీలు పంపిచ్చండి అలాగే వేపుడుసెనగపప్పు ఒక కేజీ అండి అలాగే పచ్చిసెనగపప్పు వచ్చేసి ఒక హాఫ్ కేజీ మనకు ఇంకా ఏమున్నాయండి సేమ్యాలు ఒక అరకేజీ పంపించండి సేమ్యాలు అండ్ ఎర్రనూక ఉంది కదండి మనకి బన్సీ రవ్వ అంటాం బన్సీ రవ్వ వచ్చేసి ఒక అరకేజీ అండి అదే వైటు మనం వైట్ రవ్వ అంటారు దాన్ని తెలుపుగా తెల్లరవ్వ వచ్చి ఒక హాఫ్ కేజీ అండి మనకి హల్వాకి హల్వాకి వాడేదేకదండి ఇది వైట్ కలరు అదేనండి అదేనండి అవునండి మనకి బ్రెడ్ ప్యాకెట్స్ కూడా కావాలండీ ఒకా ఫిఫ్టీ రూపీసు బ్రెడ్ ప్యా బ్రెడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవీ ఫార్టీ య ఫార్టీ అండి ఓకేనండి అవి ఒక ఫైవ్ పంపించండి మనకి బ్రెడ్ హల్వా చేయడానికి సరిపోతుందంటారండి కొంచెం ఒక ఫిఫ్టీ మెంబర్స్కి

సరేనండి అయి తీసిపంపించండి దాంతోపాటు మనకి జీడిపప్పు కిస్మిస్లు మనకి హల్వా చేయడానికి కొంచెం మీరు తెలుస్తాయి కదండీ నెయ్యి ప్యాకెటు నెయ్యి పి నెయ్యి ప్యాకెట్ కూడా పంపించండి

రైస్ బ్యాగ్ రైస్బ్యాగు పంపించండి మనకి ఇవి ఉంటాయి కదండి శ్రీలలిత బ్రాండువి శ్రీలలితా బ్రాండు ఒక రైస్ బ్యాగ్ పంపించండి అంటే మేము మాములుగా ఎప్పుడూ రెగ్యులర్గా రెండు తీసుకెళ్తానండి కానీ మేము ఊరిలో ఉండమండి ఒక పది రోజులు అందుకని ఈ సారికి ఒక ప్యాకెట్ సరిపోద్దండి పంపించండి అది మేము పంపించండి అది అది కూడా

షాంపూసు షాంపూస్ ప్యాకెట్స్ వద్దండి కాని డబ్బాస్ ఉన్ డబ్బా ఉంది కదండి మనకి డవ్ షా డవ్వు షాంపూ డబ్బా ఉంటుంది కదండి పెద్దది అదీ అది ఒకటి పంపించండి అంతేనండి ఇవన్నీ ఇక ఇ ఇదేనండి మ్యాగ్జిమంమట్టికి మనకి కావాల్సింది మన కుర్రోడు కుర్రోడిని పంపిస్తారు కదండి కుర్రోడిని పంపిచాకా మీకు అమౌంట్ ఎంతయింది చెప్తే ఒకేలా అక్కడ నేను టయానికి గనక నేను అక్కడ ఉంటే కనుక మీకు క్యాష్ ఇచ్చేస్తాను అండి డబ్బులు మన వాడికి ఇచ్చి పంపిచ్చేస్తాను లేకపోతే కనుక నేను మన రామారావుగారికి అది అమౌంట్ ఆన్లైన్ ద్వారా పంపుతాను అండి లేకపోతే మీరు ఒకేలా మీ స్టోర్ది మన విజేత స్టోర్ది ఒకేలా నెంబర్ పంపిచ్చినా నెంబర్కి అమౌంట్ పే చేస్తాను అంతేనా మన రామారావుగారు అదేనండి మీరూ చెప్పుకోవాలి కదండి వచ్చాక అంటే నేను రామారా ఎప్పుడు ప్రతిసారి రామారావుగారికి చేసేస్తాం అండి డబ్బులు అంటే ఈయన ఈ పూట లేరు కాబట్టి కొంచెం మీకు మీరు కొంచెం చూసుకోండి అది గంటలో వచ్చేయండి సరేనండి ఏండి సరేనండి ఉంటానండి